నమస్కారమండి మధురిమ రెస్టారెంటా అండి నా పేరు రేష్మ ప్రియా అండి మేము విజయవాడలో ఉంటున్నాం ఈరోజు పండుగ కదండి షా రెస్టారెంట్ క్లోజ్ ఓపెన్ అయ్యి ఉందా అండి క్లోజ్ అయ్యిందా అండి మీ క్లోజ్ ఓపెన్ అయ్యిందంటే మీ యొక్క ఆర్డర్ స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఆర్డర్ చేస్తే ఫుడ్ ఎంతసేపట్లో వస్తుంది